హలో గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి అవును సార్ స్టేషనరీయే చెప్పండి సార్ ఎన్ని సార్ బుక్స్ ఒక్క మినిట్ సార్ చెక్ చేసుకుని చెప్తాను యా సార్ ఉన్నాయి సార్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవును సార్ ఉన్నాయి సార్ మా దగ్గర అవైలబుల్ ఉంది స్టాక్ ఉంది సార్ మా దగ్గర సార్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి సార్ మీకు ఏ స్టాండర్డ్ బుక్ కావాలి సార్ మీకు సిక్స్ టు ట్వెల్వా సిక్స్ టు ట్వెల్వ్ సో పీస్ వచ్చేసి సార్ బేస్ ప్రైస్ అనేది సార్ టూ నైంటీ నైన్ రూపీస్ సార్ టోటల్ టోటల్ అంటే సార్ మీ బిల్ టోటల్ మీ బిల్ సార్ టో థర్టీన్ హండ్రెడ్ అయిపోతుంది సార్ మీరు మొత్తం ఒకే సారి తీసుకున్నట్లైతే మీకు డిస్కౌంట్ కూడా అవైలబుల్ చేస్తాం సార్ మేము

అవును సార్ ఉంది సార్ అవును సార్ మా దగ్గర హిస్టరీ బుక్ కూడా అవైలబుల్ ఉంది సార్ సార్ బస్సు బుక్కు కాస్టు వచ్చి సార్ టూ సిక్స్టీ ఫైవ్ అన్నమాట అవును సార్ ఐసెట్ బుక్స్ ఐఐటీ జేఈఈ అన్ని బుక్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ మీకు ఐఐటీ కాస్ట్ వచ్చేసి దాన్లో త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సార్ ఇం ఇంటర్నేషనల్ ఎస్ ఉంది సార్ మా దగ్గర దాని కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సార్ పక్కా సార్ డామ్ ష్యూర్ మీరు సిక్స్త్ స్టా ట్వెల్త్ స్టాండార్డ్ అంటున్నారు ఇంటర్నేషనల్ అన్ని బుక్స్ అంటున్నారు అంటే మీకు పక్కా మేము ఒక ట్వెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అవైలబుల్ చేస్తాం సార్ మీకు అవును సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్